నమస్కారమండి నాకు స్మార్ట్ఫోన్ కావాలండి అంటే ఒక పదిహేనువేలలో మంచి కంపెనీస్ అవి ఉంటాయి కదండి అవి ఏమిమి ఉన్నాయో ఒకసారి చెప్తారా

చెప్పు ఆఫర్లు ఏమైన ఉన్నాయండి ఇందులో ఉన్నాయా ఆఫర్లు ఆఫర్లు ఏమైన ఉన్నాయండి ఉన్నాయండి సామ్సంగ్ ఉన్నాయి కదా సామ్సంగ్

ఓకే అండి అవి ఎంత పడుతాయండి అవి ఎలా ఓకే అండి సరే అండి ఎలాగండి అంటే మాములుగా ఎంత కట్టాలండి ఈఎంఐకి ఫస్టు ఎంత ఫస్టు ఎంత కట్టాలి మాములుగా సరే అండి బజాజ్ కార్డు బజాజ్ కార్డు అది లేదు ఆప్షను అవునండి సరే అండి ఏ టైంకి రమ్మంటారు అండి రేపు సరే అండి ఓకే అండి చేస్తాను ఓకే అండి